ఎవరండి మీరు సంగీత ట్రావెల్ ఏజెన్సీయా మేము మాదిరిగా టూర్ పోవాలి అనుకుంటున్నమ్మ ఒక నలభై ఐదు మంది పెద్ద బస్సుకు అటు తమిళనాడు పోవాలి భవానీ కోయంబుత్తూరు గురువాయూరు అటు పోయి శబరమలై పోయి మళ్ళ ఆడ నుంచి రివర్సులో వచ్చి గురువాయీ ఇది గురువాయూరు ఇది కుట్రాలం కుట్రాలం కన్యాకుమారి రామేశ్వరం మధుర పళని ఇటు కంచి తిరుత్తణి ఇటు వచ్చి ఎంత అవుతుందమ్మ నలభై ఐదు వేసుకోమ్మ ఇప్పుడు కొంచం చూసి చెప్పండి

అవును అన్నీపెరిగి పోయినాయి అనుకో దానికి ఒక మాదిరిగా వేసి చూసి చెప్తే కదా సరే ఎంత ఒక నలభై ఐదు వేలు

నలభై ఐదు వేలకు వస్తారా సరే చెప్తాం ఓకే థ్యాంక్ యూ అండి